ప్రియమైన కస్టమర్ సేవ విభాగం నేను ఆర్డర్ చేశాను అయితే నాకు ఆర్డర్ ఇప్పటివరకు అందలేదు కానీ ట్రాకింగ్ వివరాల్లో ఇది డెలివరీ అయిందని చూపిస్తుంది దయచేసి దీని గురించి తనిఖీ చేసి నా ఆర్డర్ గురించి స్పష్టత ఇవ్వగలరు ఇదే కనుక డెలివరీలో పొరపాటు అయితే దయచేసి త్వరగా పరిష్కరించి నా ఆర్డర్ నాకు పంపించండి లేదా రీఫండ్ అందించండి సహకారానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు